విద్యార్థులు పొందే స్కాలర్షిప్లొచ్చేసి ఏమంటే జగనన్న విద్యా దీవెన స్కీమ్ అని ఒకటుందండి దాని ద్వారా ఇప్పుడు ఇంటర్ నుంచి డిగ్రీ తర్వాత వచ్చేసి బీటెక్ ఎంసీఏ ఇవి చదివే పిల్లలకు అందరికీ ఆ స్కాలర్షిప్లు పడతాయనమాట దానికి వచ్చి అర్హులు ఎవరెవరంటే వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యుల కుటుంబ సభ్యుల మొత్తము అందరు కుటుంబ సభ్యుల అందరిదీ కలిపి వాళ్ళు సంవత్సర ఆదాయం వచ్చేసి రెండూ పాయింట్ ఐదు లక్షల లోపు ఉండాలి తర్వాత వచ్చేసి ఆ పిల్లలకు ఒచ్చి అటెండెన్స్ వచ్చేసి ఎనభై పైన ఉండాలి అటెండెన్స్ ఎనభై పైన ఉండాలి తర్వాత వచ్చి వాళ్ళు వాళ్ళ క్యాస్ట్ ప్రకారమే వాళ్లకి స్కాలర్షిప్లు పడతూ ఉంటాయనమాట ఇది స్కాలర్షిప్ స్కీమ్ ఒకటి జగనన్న విద్యా దీవెన స్కీమ్ తర్వాత వచ్చేసి విద్యార్థుల కోసం పథకాలొచ్చేసి అమ్మఒడి పథకం ఉంది వైయస్సార్ అమ్మఒడి పథకం ఇది ఎవరెవరికంటే స్కూల్ పిల్లలకు వేస్తారనమాట ఇప్పుడు ఫస్ట్ ఫస్ట్ స్టాండర్డ్ నుండి ఫస్ట్ క్లాస్ నుంచి పిల్లలకి పిల్లల నుంచి పదవ తరగతి పిల్లల వరకు వేస్తారనమాట ఏమంటే వా వాళ్లకు కూడా ఇదే అర్హులనమాట ఏమేమంటే వాళ్ల కుటుంబ సభ్యుల ఆదాయం వచ్చేసి రెండు పాయింట్ ఐదు లక్షల కంటే తక్కువ ఉండాలి తర్వాత వచ్చి ఆ పిల్లలకు కూడా అటెండెన్స్ వచ్చేసి ఎనభై పైన ఉండాలనమాట ఇది ఎప్పుడు ఎప్పుడు పడుతుందంటే సంవత్సరంలో ఒకసారి పడుతుందనమాట పన్నెండు వేల నుంచి పదహైదు వేల లోపల పడుతుంది అది కూడా విద్యాదీవెన కూడా వాళ్ల వాళ్ల ఏ ఏ క్లాస్ చదువుతున్నారో దాన్ని బట్టి వచ్చేసి వాళ్లకి స్కాలర్షిప్లు పడుతుంటాయి అనమాట అటెండెన్స్ తర్వాత వచ్చేసి వాళ్ళ కుటుంబ సభ్యుల యొక్క ఆదాయం అందరికీ కలిపి దాన్నిబట్టి వచ్చేసి రెండు స్కీములనమాట ఏదంటే స్కాలర్షిప్ వచ్చేసి వైయస్సార్ జగన్ అన్న విద్యాదీవెన తర్వాతొచ్చి వైఎస్సార్ అమ్మఒడి ఇవి రెండు అనమాట